యోగా సాధన మీ మానసిక మరియు మానసిక శ్రేయస్సును ఎలా ప్రభావితం చేస్తుంది నేటి డిజిటల్ ప్రపంచంలో పెరుగుతున్న మానసిక రుగ్మతలను తగ్గించడానికి యోగాను ఇంటికి తీసుకువెళ్ళడం అవసరమా శారీరక వ్యాయామం మరియు యోగా మధ్య తేడా ఏమిటి ఇది ఎలా భిన్నంగా ఉంటుంది యోగా మరియు వ్యాయామం రెండూ శారీరక శ్రమను కలిగి ఉన్నప్పటికీ యోగా శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును కలిగి ఉన్నన్న సమగ్ర విధానాన్ని నొక్కి చెపుతుంది అయితే వ్యాయామం ప్రధానంగా శారీరక బలం మరియు ఓర్పును పెంపొందించడం పై దృష్టి పెడుతుంది ఇక్కడ మరింత వివరణాత్మకం పోలిక ఉంది యోగా సమగ్ర విధానం మొత్తం శ్రేయస్సును ప్రోత్సహించడానికి యోగా శారీరక భంగిమలు ఆసనాలు శ్వాసంన పద్ధతులు ప్రాణాయామం మరియు ధ్యానాన్ని ఏకీకృతం చేసిస్తుంది దృష్టి అవగాహన విశ్రాంతి ఏకాగ్రత మరియు ధ్యానాన్ని పెంపొందించుకోవడంలో పాటు వశ్యత సమతుల్యత మరియు బలాన్ని మెరుగుపరచడం ప్రాధాన్యిత మైండ్ ఫుల్నెస్ శ్వాస నియంత్రణ మరియు భంగిమలను నిర్వహించడం ప్రయోజనాలు మెరుగైన వస్యత సమతుల్యత బలం తగ్గిన ఒత్తిడి మరియు మెరుగైన మానసిక స్పష్టత ఉదాహరణలు అష్టాంగ విక్రమ్ హఠా అయ్యంగార్ మరియు పవర్ యోగా సాధన యోగా ఆసనాలను తరచుగా నిశ్చలత్వ స్థితిలో ఉంచుతారు అయితే కొన్నింటికి చురుకైన కదలిక అవసరం వ్యాయామం దృష్టి ప్రాధానంగా శారీరక బలం ఓర్పు మరియు హృదయంన సంబంధిత ఫిట్నెస్ను పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది ప్రయోజనాలు మెరుగైన హృదయంగా ఆరోగ్యం కండరాల బలం బరు బరువు ఉన్న నిర్వాహణ మరియు దీర్ఘ కాలిక వ్యాధులున్న ప్రమాదాన్ని తగ్గించడం ఉదాహరణలు పరుగు ఈత వెయిట్ లిఫ్టింగ్ మరియు సైక్లింగ్ సాధ సాధన వ్యాయామం బుద్ధిహీనంగా చేయవచ్చు మరియు ఏ రకమైన శా శరీరంనా కదలికను అయినా కలిగి ఉంటుంది